నా అభిప్రాయం ప్రకారం అయితే మతపరమైన సంగీతం నిజంగా భగవంతుని ఆరాధించటమే అండి కానీ ప్రజలు పాడటం ఆడటం కొంతమందికి చెడుగా భావిస్తారు కానీ భగవంతుని ఆరాధించడం అయితే మనసుకు సంబంధించింది అండి కాబట్టి క్రమం తప్పి అక్కడ ఆడిన పాడిన బాగుండదు భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధించే ఆరాధనలో చెడు ఆటలు పాటలు ఉండకూడదు అని మేము అభిప్రాయపడుతున్నాం అండి